ఆ చెప్పండి వా వైన్ షాప్ అండి బీర్ వచ్చి నూటా యాబై రూపాయలండీ ఏండి క్వార్టర్ ఆ అది అది వచ్చి రెండు వందల యాబై రూపాయలండీ ఆ ఉండండి జిన్ క్వార్టర్ వచ్చి నాలుగు వందల యాబై రూపాయలు అవుతుందండి ఏండి విస్కీ ఫుల్ అండి ఫుల్ అయితే రెండు వేల ఐదు వందల అండి ఆ రమ్ ఉందండి రమ్ వచ్చి ఫుల్ బాటిల్ వచ్చి రమ్ము బాగా ఓల్డ్ది ఉండండి మన దగ్గరా ఆ అది ఏడు వేల చిల్లర అవుతుంది ఆ బ్రాందీ ఫుల్ వచ్చి మీకు రెండు వేలు పడుద్దండి ఓకే అండి